ఇరవై ఒకటి రెండు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఆరు మూడు రెండు వేలు ఏడు ఐదు పంతొమ్మిది వందల తొంభై ఆరు ఒకటి ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది పదమూడు ఏడు పంతొమ్మిది వందల తొంభై ఐదు